చేతి పనులు లేదా కుండలు చేయడం వడ్రంగి పని మొదలైన నైపుణ్యాలు ఏంటంటే ఆ కులం వాళ్ళు ఎంతమందున్నారు అంతమంది ఆ పనులు చేస్తూనే ఉన్నారు మా ఊరిలో అయితే సరాబులు ఒక పదిమంది అలాగే కుండలు తయారు చేసే వాల్లు ఒక ఇద్దరు అదే విధంగా చాకలి పని చేసిన వాళ్ళు ఒక ఇరవై మంది అలా ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు ఆ కులంలో చేసే పనులు ఆధారిత వృత్తులలో నిమగ్నమై ఉన్నారు